చర్య డ్రైవింగ్ రేటింగ్ చూడండి సందర్భం మీరు ఓలా ఊబర్ వాడుతుంటే డ్రైవర్ రేటింగ్ ఫీడ్బ్యాక్ గురించి అడగండి మీరు స్థానికంగా ప్రయాణిస్తుంటే ఒక స్థానిక స్నేహితులను ట్యాక్సీ సర్వీసు గురించి రేటింగ్ గురించి అడగండి ఓ బాబు ట్యాక్సీ సర్వీస్ మంచిదేనా ఓలా మంచి గ్రూపేనా ఊబర్ ఆటోలో జాగ్రత్తగా తీసుకు వెళ్తారా చాలామంది ఎక్కుతారా ఊబర్ ఆటో బుక్ చేస్తారా ఓలాల్ ఓలా బుక్ చేస్తారా ఓకే